నేను మా ఆఫీస్లో అకౌంట్స్ ఎంటర్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఎంటర్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేసానండి అప్పుడు నేను ఆ తప్పులు తప్పులు అంటే క్యాష్ ట్రాన్సక్షన్స్ అనేవి కొంచెం తేడా అనేది వచ్చింది మా ఆఫీస్ లో కొంచెం క్యాష్ అనేది తప్పుగా ఎంటర్ చెయ్యడం అనేది జరిగింది సిస్టంలో అప్పుడు నేను దాన్ని మళ్ళీ సరిదిద్దుకునాన్ను ఆ క్యాష్ కాష్ అనేది అమౌంట్ కొంచెం ఈక్వల్గా రాలేదు అండి ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చింది అప్పుడు మేము మళ్ళీ ఎంట్రీస్ సర్చ్ చేసుకుని సిస్టంలో కరెక్ట్గా ఎంటర్ చేసి సిస్టంలో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను చూసాను అప్పుడు నేను ఆ తప్పుని కరెక్ట్ చేశాను ఎంట్రీస్ అనేవి వస్తువులు గూడ్స్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లో నేను కాస్ట్ అనేది ఎక్కువ వేసి అమౌంట్ అనేది ఎక్కువ ఎక్కువ ఎక్కువ ఎక్స్పెండిచర్ వచ్చేటట్టు చేసాను దాన్ని నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుని సిస్టంలో మళ్ళీ కరెక్ట్ చేసుకునాన్ను నా తప్పు అనేది తెలుసుకుని మళ్ళీ నేను కరెక్ట్ చేసుకుని ఈక్వల్గా అమౌంట్ అనేది టాలీ అయ్యే విధంగా చేసాను